మా ప్రాంతంలో ఎన్నో మూఢనమ్మకాలు దురాచారాలు ఉన్నాయి ఆడపిల్లలకి చదువు ఎందుకు ఇంట్లోనే ఉండాలి ఆడపిల్లలు వంటింటికే పరిమితం అని నమ్మే చాలా ప్రజలు ఉన్నారు అలానే గొడ్రాలు విధవరాలు ఎదురు వచ్చినట్లయితే దాన్ని ఆశుభంగా భావించి అలానే వెనక్కి వచ్చేస్తారు తుమ్మినట్లయితే తుమ్మిన వెంటనే ఏ పని చేయకూడదు ఆ పని వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మినట్లయితే ఆ పని జరగదని చాలామంది నమ్ముతారు అలానే తల్లిదండ్రులు చనిపోయిన సంవత్సరంలోకి పిల్లలకి పెళ్లిళ్లు చేయాలి అని ఉండాలి భార్య చనిపోయిన వ్యక్తికి సంవత్సరంలోపే పెళ్లి చేసుకోవాలి అలానే మనము ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కుడికాలు పెట్టే వెళ్లాలి విధవరాలు పూలు బొట్టు మెట్టెలు నగలు పెట్టుకోకూడదు అలానే బయలుదేరిన వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదు తుమ్మకూడదు అలా అడిగినట్లు తుమ్మినట్లయితే వారి పని జరగదని భా భావిస్తారు అలానే నల్ల పిల్లి ఎదురు వచ్చినా అశుభంగా భావించి ఆ పనికి వెళ్లకుండా అలాగనే నిలిచిపోతారు కత్తిరించిన గోళ్లను ఇంట్లో గోళ్ళను కత్తిరించకూడదు అలాగనే ఇంట్లో జుట్టు అనేది రాలకూడదు అన్నం తినేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కొని తుమ్మాలి అన్నం తినేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కొని మళ్లీ తినాలి అరచేయి దురద పెడితే ధన లాభమని చెప్తారు అరికాలు దురద పెడితే ప్రయాణం అని చెప్తారు బల్లి మీద పడితే అశుభమని చెప్తారు ఇలాంటి చాలా మూఢనమ్మకాలను మా ప్రాంతంలో ఇప్పటి కూడా పాటిస్తున్నారు ఇంకా ఏమనగా ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేయాలి అని కొంతమంది తండ్రులు భావిస్తుంటారు అలానే ఉండే అబ్బాయిలకి అనగా కొడుకులకు అన్ని నేర్పించి మంచి చదువు చదివించాలని భావించే వాళ్ళు కూడా ఉన్నారు